ఏమండి ఏమండి చెప్పండి హలో ఏమండి

హలో హలో హలొ హలో అవునండీ ఇస్తామండి ఏమండి ఇక్కడకొచ్చేసి ఎకరం ముప్పై ఐదు వేలు పడుతుందండీ మాకిక్కడ ఎకరాల లెక్క చెస్తారు ఎకరం ముప్పై ఏడు వేలు పడుతంది ఈ ఇయర్ ఒక వెయ్యి రూపాయలు పెంచుతామండీ మరీ మీరు ఎంత అడగాలనుకుంటున్నారో ఒక సారి చెప్పండి మరి లేదండీ పాతిక వేలు ముప్పై ఏడు వేలు ఇస్తున్నాము ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది అలా ఇస్టాము వస్తున్నారు మరి పోలానికి ఇక్కడ ఈ రెండు సంవత్సరాలు నుంచి వీళ్ళు కూడా అలాగే అంటన్నారు ముప్పై ఏడు అయితే వీళ్ళే చేస్తాము అంటున్నారండి మరి మీరు ఒక వెయ్యి పెడతానంటే మరి మీకిస్తాము ముప్పై ఎనిమిది ఎకరం వేసుకోండి